ఎవరు చెప్పమ్మా ఏంకావాలి రా రా కూర్చో అక్కడ కూర్చో చెప్పమ్మ ఏంటి ఎందుకొచ్చావు చెప్పు ఏంకావాలి టీసీ కావాల ఇప్పుడేంటి ఎటూకాని టైములో అడుగుతావేంటమ్మ నువ్వు

ఎక్కడికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే డిస్ట్రిక్ట్ అది చెప్తారు కదా అదే హైదరాబాదా లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తాని హైదా హైదరాబాద్ వెళ్ళిపోయారు అయితే మరి నీకు టీసీ ఇవ్వడానికి నాకేమి ఇబ్బంది లేదమ్మా కాకపోతే నవ్వు కూడ నాలుగా నాలుగు నెల్ల నాలుగున్నర నెలలో నీకు ఫైనల్స్ అనేవి ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ తెలుసు కదా అసలు అది మెయిన్ ఎగ్జామ్స్ నీకవి మీరు ఇప్పుడుక్కడికి వెళ్ళి మళ్ళీ నువ్వు వేరే కాలేజ్లో జాయిన్ అయ్యి అవన్ని ఎందుకమ్మా ఇప్పుడు నీకు నాలుగు నెలలో మళ్ళి నువ్వు అక్కడ అనుకుని అక్కడ సిలబస్ వేరుంటుంది ఇక్కడ సిలబస్ వేరుంటుంది సరేనమ్మా నువ్వు ఏదోరకంగా ఏదైనా హాస్టల్లో ఉండి చదుకోకపోయావా నేనంటున్నది అదే మీ చుట్టాలెవరూ లేపోయినా కాని హాస్టల్లున్నాయి కదమ్మా హస్టల్లో ఉండి అంటే మీకు ఇప్పుడు న ఇక్కడ మూడు నెలల వరకు ఉన్నావు ఇప్పుడు నీకు టీసీ ఇచ్చేసి సంవత్సరం పాటు ఇది ఇంకో మూడు నాలుగు నెలలో నీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే నేను ఎలా వదులుతామమ్మా ఇప్పుడు ఇక్కడ సీటు డబ్బులు పోతాయి నువ్వు మళ్ళి జాయిన్ అవ్వడానికి అక్కడ కూడా మళ్ళి డబ్బులు డబ్బులు కట్టాల్సొస్తుంది నీకది తెలుస్తుందా కాలేజీ బ్రాంచ్ ఉందా నీకు సీట్ అనేది అలాట్ అవ్వాలంటే ఫీజు కట్టాల్సిందే నువ్వు ఇది మార్చ్ వరికి అంటేనే నా చేతుల్లో లేదమ్మా అది మేమది ప్రిన్సిపాల్గా నేను నేను ఫౌడర్ని కాదు చైర్మెన్ని కాదు నేను ప్రిసిపాల్గా నీకు చెప్పాల్సింది ఏంటంటే నువ్వు చదువుకుంటే ఇక్కడ నాలుగు నెలలు ఉండి చదుకుంటే నీకు సజావుగా సాగిపోతుంది నీ చదువు నీకు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మళ్ళా అక్కడికెళ్లి నువ్వు మళ్ళి అక్కడ చదువుకి అలవాటు పడాలి అంటే చాలా టైము పడుతుంది కదమ్మా ఇక్కడ అలవాటు అయ్యావు నువ్వు ఇక్కడ టీచర్లు నీకు బాగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న చదువులు వదిలేసి మళ్ళా అక్కడ నువ్వు అలవాటు అవ్వాలంటే అక్కడ ఉన్న వాతావరణానికి అక్కడ సిలబస్కి మళ్ళి మొదటినుంచి మొదలు పెట్టాలంటే నీకు చాలా కష్టం అవుతుంది అది అర్దమవుతుందా నీకు అయినా నువ్వు మీ నాన్నగారిని తీసుకురా ఒకసారి మీ నాన్నగారిని నేను మాట్లాడతాను ఒకసారి టీసీ మీకు మీకు ఇవ్వడానికి నాకేమి ఇబ్బంది లేదు కావాలంటే నువ్వెళ్ళి పోనీలే అయితే నేను చెప్పినట్టు చెయ్యయి ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాకులోకెళ్ళి అక్కడ టీసీకి అప్లికేషన్ అడుగు అప్లికేషన్ ఇస్తారు దాన్ని ఫిల్అప్ చేసి నువ్వు టీసీని ఫిల్అప్ చేసి మీ నాన్నగారితో సంతకం పెట్టి ఆ ఫార్మ్ని నువ్వు మీ నాన్నగారు కలిసి రండి నా దగ్గరకి అప్పుడు మాట్లాడదాం ఎందుకంటే నీకు టీసీ అనేది అప్లై చేసిన వెంటనే అనేది ఇవ్వడం కుదరదు దాదాపు రెండు మూడు రోజులు పడుతుంది ఈ టీసీ అంటే లైబ్రరీ దగ్గర నువ్వు సంతకం పెట్టిచ్చాలి అలాగే మీ క్లాస్ టీచర్ ఎవరు సూర్యగారా గౌస్గారా ఆ గౌస్గారుతో కూడ సంతకం పెట్టిచ్చాలి అది చెప్పావా నువ్వు ఇది టీసీకి కావాలని చెప్పావా ఆయనకి ఇలా వేరే చోటకి వెళుతున్నానని సరే అయితే సర్లే అమ్మా ఇది మీ ఇష్టం నేను కాదనడానికి నేనేం కాను అయితే నువ్వు ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోకి వెళ్ళి టీసీ అప్లికేషన్ మీద డిటెయిల్స్ అన్ని రాసి నీ ఫోటో అంటించి ఆ లైబ్రేరియన్ దగ్గరను మీ సార్ దగ్గర కూడ సంతకం పెట్టిచ్చాలి క్లాస్ సార్ దగ్గర అలాగే అది నా దగ్గర నా సంతకం కూడ ఉండాలి ఆ సంతకం పెట్టిచ్చడానికి వచ్చినప్పుడు మీ నాన్నతోరా తప్పకుండా నేనొకసారి మీ నాన్నగారితో మాట్లాడాలి ఉన్నారా ఆయన లేకపోతే వెళ్ళిపోయారా అక్కడికి సరే అయితే మీ నాన్నగారిని మాత్రం తీసుకుని రా నేను మాట్లాడతాను రేపు ఇంక వెళ్ళు క్లాస్కి వెళ్ళు బయట తిరగకు